బాబు ఆరెంజ్ క్యాబ్సా మేము మా కుటుంబంతో కలిసి ఒక రోడ్ ట్రిప్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము మేము మా ఇంటి నుంచి అరసివల్లి వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకోవాలి మాకు అక్కడ మూడు రోజుల వరకు క్యాబ్ కావాలి మీ దగ్గర ఏమైనా క్యాబ్స్ ఉన్నాయా మేము మొత్తం నేను మా చెల్లి మా అమ్మ మా నాన్న ఇంకా మా ముగ్గురు స్నేహితులు మొత్తం ఏడుగురుం ఉన్నాము ఒకవేళ క్యాబ్స్ ఉంటే చెప్పండి